ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చేపలు ప్రధాన ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి విభిన్న రుచులు పోషకాలను అందించే చేపలు ఎన్నో ఉన్నాయి వాటిలో రెండు ప్రముఖమైనవి పులస మరియు వాత ఈ రెండు నాకు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే పులసు మా నాన్నగారు ఎప్పుడు పులసు తెచ్చినా నేను వాటిని చాలా ఇష్టపడి మరి తింటాను అవి మాకు దగ్గరలో దొరుకుతు ఉంటాయి అలాగే పులసలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి పులసవి అవి తెల్లవి మృదువైన మాంసం కలిగిన చేప రుచికి ఎంతో రుచికరమైనవి అలాగే ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది ప్రోటీన్లు మా ఇమోని ఇమోగా కొవ్వు ఆమాన్లు ఎక్కువగా ఉంటాయి పులస వేపుడు ఫ్రై గ్రిల్ చేసి మరీ తింటాం వీటి రుచి ఎంతో బాగుంటుంది పులస చేప ధర కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్యేక సందార్భాలలో పం వండుతాము మా నాన్నగారు అయితే ప్రత్యేకంగా పండుగలకు లేదా మే మా ఆదివారాలకు తెచ్చి మాకు పెడతారు అది మా వీధులలో దొరుకుతుంది పులస అవి చాలా రుచిగా ఉంటాయి నేను ఎక్కువగా ఇష్టపడి తినేది ఫ్రై మాత్రమే పోనీ మా నాన్నగారు అయితే పులుసు వేసుకుని మరీ తింటారు మా తమ్ముళ్ళు పులుసు తింటారు నేను మాత్రం ఫ్రై తింటాను ఇంకోటి నాకు ప్రముఖమైనది వాత వాటి యొక్క ప్రత్యేకతలు చిన్న సైజు గులాబీ రంగు గల వాతలు ఎంతో రుచికరమైనవి ఇవి తక్కువ ధరలో లభిస్తాయి కాబట్టి రోజువారీ వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు వాతలలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వాతలను కూర పులుసు ఫ్రై ఇంకా వివిధ రకాల స్టాటస్లు వాడుకుంటారు అలాగే వాతలను పెళ్ళిళ్ళలో మరియు కొన్ని రెస్టారెంట్లో వ వండి మరీ సర్వ్ చేస్తారు నాకు నచ్చినవి ఈ రెండు అలాగే ప్రజలు ఇష్టాలు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఇష్టాలను ఎలా విభజిస్తారు అంటే వాళ్ళు రుచి ధర లభ్యతను బట్టి ప్రజల ఇష్టాలు మారుతాయి సముద్ర తీర ప్రాంతాల వారు పులస వంగి రొయ్య వంటి చేపలను ఇష్టపడతారు లోతట్టు ప్రాంతాల వారు చౌకైన కట్ల పెద్దవి మోతాదులో దొరి దొరికే చేపలను ఎక్కువగా వాడతారు పండుగలకు విందు విందుల ఆ సమయంలో పులస వంటి ఖరీదైన చేపలను వండుతారు ఎందుకంటే అవి చాలా రుచిగా ఉంటుంది మళ్ళా అవి తిన్నప్పుడు మన మనసు తృప్తిగా అనిపిస్తుంది పులస మరియు వాత రెండు రుచికరమైన పోషకాలు అధికంగా ఉండే చేపలు వీటి రుచి ధర లభ్యత ఆధారంగా ప్రజలు ఇష్టాలు మారుతు ఉంటాయి రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార ఎంపిక కోసం చేపలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు చేపలను నేను చాలా ఇష్టంగా తింటాను అలాంటి వాటిలో పులస ఒకటి పులసని మా ఇంట్లో అందరు ఇష్ట పడతారు ఎప్పుడు పులస తెచ్చినా మాకు సరిపడా మాంసాలను తెస్తారు అలా తెచ్చిన మాంసంలో కొన్ని ఫ్రై కొన్ని పులుసు అలా చేసి మరీ మేము తింటాము ఎక్కువగా నేను ఫ్రై మాత్రమే తింటాను పులుసు మా ఇంట్లో వాళ్ళు తింటారు మా వీధులలో చాలా వరకు బండి మీద తెచ్చి మరీ పులస వాటిని అమ్ముతారు ఎందుకంటే మా దిక్కు చౌక ధరలో వస్తుంది మాది సముద్ర ప్రాంతం తీరం ఎక్కువగా వస్తాయి అలాగే మాకు ఈ రొయ్యలు ఇవి వీటిని కూడా బాగా తింటాము ఎందుకంటే అవి కూడా మాకు మంచిగా లభించే ధరకు వస్తుంది వాటిని మంచిగా ఫ్రై మరియు స్టాటర్లాగా చేసి మరీ తింటాము మా తమ్ముడు రొయ్యలను చాలా ఇష్టపడి తింటాడు ప్రజల ఇష్టాలు రోజు రోజుకి మారుతు వస్తాయి ఎందుకంటే వారి లభ్యత కొ లభ్యతను చూసి వారి రేట్లు చూసి మరి వాళ్ళు తినే ఆహారాలు బట్టి వట్టి వాళ్ళు కొనుకోని వెళ్తారు వారికి కొన్ని కొన్ని చేపలు అనేవి అసలు ఇష్టం ఉండవు కొన్ని చేపలు మాత్రం ఇష్టపడి మరీ తింటారు అవి ఎంత రేటు ఉన్నాకానీ పర్వాలేదు వాటికి ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ పెట్టి మరీ తింటారు అది కూడా పండగలకు లేదా ఎలాంటి ఎలాంటివి అయిన వి విందు భోజనాలకి పెట్టి మరీ వండుకుని మరీ తింటారు ఆస్వాదిస్తారు ఇంకా మా ఊళ్ళో కొన్ని చేపల బండి మీద కొన్ని చేపలు తెస్తారు అవి మన చౌక ధరలలో దొరికేవి అవి కూడా మాకు మంచివి అవి కూడా మేము తింటాం ఎందుకంటే అవి కూడా బాగా రుచికరంగా ఉంటాయి వాటి మాంసం కూడా మెత్తగా ఇంకా మృదువుగా ఉంటుంది ముళ్ళు అనేవి ఎక్కువ ఉండవు కొన్నింటిలో అలాంటి చేపలను ఇష్టపడి మరీ తింటాను అలాంటి చేపలు అనేవి నాకు చాలా ఇష్టం వాటిని నేను ఫ్రై చేసి మరీ నాలుగైదు రోజుల వరకు నాలుగైదు గంటల వరకు కూర్చొని తినమన్నా తింటాను